హలో హలో చెప్పండి

ఓకే ఏమేమి లోన్స్ ఉన్నాయండి పర్సనల్ లోన్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు

అంటే మనకు ఏమైన అమౌంట్ అవసరం ఉంటే బ్యాంక్ సపోస్

ఓకే ఎం ఓకే ఎంత ఇస్తున్నారు ఓకే అవును ఎంత ఇస్తుంది అండి మీ బ్యాంక్ ఓకే మీ బ్యాంక్లో ఇప్పుడా పర్సనల్ లోన్ కిందకి మేము తీసుకొని ఎడ్యుకేషనల్ పర్పస్కి వాడుకోవచ్చా ఓకే ఒక హౌస్ ఉంది ఓకే అండి నేను నేను మెల్ మీకు ఓకే అండి నేను మీకు అవునా అండి ఓకే నేను మీకు కనుక్కొని నేను మళ్ళీ మీకు చెప్తాను నేను అవన్నీ నేను మీకు కనుక్కొని నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అండి